ప్రజలు ప్లాస్టిక్ వాడకము ఎక్కువ అవుతుంది ప్లాస్టిక్ వాడడం వల్ల అవి తొందరగా మట్టిలో కలవదు అది దానివల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఈ రోడ్ల వెంట మలవిసర్జన చేయడము టాయిలెట్స్ వెళ్ళడము అంటే బాయ్స్ వెళ్ళడము రోడ్లు వెంట ఇలాంటి వాటితో సమస్యలు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయి ప్రధానంగా సమస్య ఏమిటి అంటే ఆరోగ్యంగా అంటే ఫుడ్ ఫుడ్ పరంగా అంటే ఆయిల్ ఫుడ్ ఏంటి బిర్యానీలని న్యూడిల్స్ అని ఎక్కువ ఈ హోటల్లో దొరికే ఫుడ్ తినడం వల్లే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది నా ఉద్దేశము అసలు ఎక్కువ ఏంటిది అంటే అవి ఇప్పుడు ఒక బిర్యానీ ప్యాకెట్ ఆర్డర్ చేసారు అండి దానికి ఇంత వచ్చి నూట ఇరువై రూపాయలు నూట ఇరువై రూపాయలు తింటే ఆ రోజుకు మీరు తృప్తిగా తింటారు అది అయిపోతుంది తర్వాత దానితోటి ఎంత ఆనారోగ్యం అదే ఒక మంచిగా మొలకలు పప్పులు తీసుకోవాలి పల్లీలు తీసుకోవాలి శనగలు మంచి మంచి లేకపోతే బాదం తీసుకొండి ఇంక ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అవే డబ్బులు అటు పెట్టండి ఆనారోగ్యానికి అనారోగ్యము మంచిగా చెడు పదార్థాలు అంటే అవి తెలుసు మనకు వీటి వల్ల ఆనారోగ్యానికి గురి అవుతాము అని మనకు తెలుసు అయినా కూడా అవి తింటానే ఉంటాము ప్లాస్టిక్ వాడుతూనే ఉంటాము అసలు మెయిన్ ఏంటిది అంటే హోటల్లో దొరికే ఫుడ్ ఫుడ్ వలన ప్రధాన సమస్య ఇది ఎదుర్కొంటుంది అనేది అది ఒకటి ఇంకొకటి మద్యం మద్యం అనేది చాలా కంట్రోల్లో ఉండాలి అది ఏ టైం ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటుంది ఒక ఒక ఒక పర్సన్కు ఎంత ఇవ్వాలి అనేది ఎంత నుండి ఎంతవరకు ఇవ్వాలి అనేది ఒకటి అది పెట్టాలి ఒకటి కండిషన్ పెట్టాలి దానివల్ల వాళ్ళు బాగుంటారు అంటే కొంచెం తాగుడు అలవాటు పడ్డవాళ్ళు ఊరుకోవాలి అంటే ఊరుకోరు కాకపోతే ఎంత పర్సంట్ ఇవ్వాలి ఎంత కండిషన్లు ఇయాలనేది ఒకటి అది పెట్టుకోవాలి రూల్ పెట్టుకోవాలి అది ఒకటి మళ్ళీ హోటల్లో తినడం బంద్ చేయాలి ప్లాస్టిక్ వాడడం బంద్ చేయాలి అదే నా ఉద్దేశం